హలో చెప్పండి అవునండి అవునండి ఉన్నాయండి అంటే మీకు ఏ ప్రైజ్వి కావాలి ఓకే ఫైవ్ హండ్రె ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఓకేనా అండి బ్రాండెడ్ అండి అవునండి అది ఇప్పుడు మాకు త్రీ థౌసండ్ వరకు త్రీ థౌసండ్ రేంజ్ వరకు ఉంటాయండి ఇక మీరు చిన్నబాబు ఉన్నారని చెప్తున్నాను అట్ల ఫైవ్ హండ్రెడ్ లోపల చిన్నగా మరి చిన్నగా కాదు ఇక స్కూల్కు వెళ్ళే బ్యాగ్ అది ఉన్నాయండి ఉన్నాయండి అంటే వీలు ఉంటాయి దానికి అలా అలాంటివా ఉన్నాయండి అవి కూడా ఉన్నాయి అవి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ అండి బ్రాండెడ్ ఐటెమ్స్ అండి అన్నీ అన్నీ ఉంటాయండి అయితే మీరు బ్యాగ్ కూడా ఇప్పుడు ఒక టూ థౌసండ్ రేంజ్లో తీసుకున్నారు అనుకో తీసుకుంటే మీకు ఒక స్టేషనరీ ఏదైన ఫ్రీగా ఇస్తాం అంటే మీకు స్టేషనరీ బాక్సు ఉంటుంది కదా అది అయిన లేకపోతే ఏమైన గిఫ్ట్ కార్డ్ అయిన అలాంటివి ఏమన్న ఫ్రీగా వస్తాయండి ఆన్లైన్ డెలివరీ ఉందండి ఆప్షన్ ఉంది మాది కోటి అండి మీరు అంటే మీకు ఆన్లైన్ డెలివరీ కావాలంటే మినిమం టూ థౌసండ్ బిల్ చేయాలి బిల్ చేస్తే మీకు ఆన్లైన్ డెలివరీ ఇస్తాం వెబ్సైట్ ఏమి లేదండి ఇప్పుడు మీరు మీరు అడ్రస్ కానీ ఇస్తే నేను మీకు డైల్ డైరెక్ట్గా డెలివరీ చేస్తాను తీసుకోవచ్చండి మీరు పే పేమెంట్ కూడా మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉందండి

చార్ట్సు అన్నీ ఉన్నాయండి ప్రతి ఒకటి ఉంది జామెంట్రీ మొత్తం అన్నీ ఉంటాయండి ఉందండి అంటే మీకు ఆహా అం ఉన్నాయండి నోట్బుక్స్ కదా అన్నీ ఉన్నాయి నోట్బుక్స్ ఇంకా అచ్చా ఓకే చదువుకోవడానికా ఉన్నా ఉన్నాయండి అవి కూడా అవైలబుల్ ఉన్నాయి నో ఉన్నాయండి మీడియం సై మీడియం సైజ్ అయితే ట్వంటీ రూపీస్ అండి అది మీకు నార్మల్గా కొంచెం లావు కావాలనుకుంటే థర్టీ రూపీస్ అండి

ఇంకా ఏమన్న కావాలా అండి ఓకే అండి ఓకే అండి సేమ్ ఇదే నంబర్ అండి మాది ఓకే అండి థ్యాంక్ యూ అండి